హా రైలులో మేము తిరుపతికి వెళ్ళాము ఆ రైలులో ఏసి జోన్ అని నార్మల్ కంఫర్ట్గా ఉంటుంది అందులో సీట్స్ బెర్తులు ఇంజన్లు షె చక్రాలు రైలు పట్టాలలో రైలు పట్టాలపై రైలు ప్రయాణిస్తూ ఉంటుంది అందులో సీట్స్ బుక్ చేసుకోవచ్చు ఏసీ ఏసీ కంపార్ట్మెంట్ అని జనరల్ కంపార్ట్మెంట్స్ అని ఉంటాయి సీట్లు బెర్తులు ఆల్రెడీ ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలి